బయో గ్యా గ్యాస్ ప్లాంట్ అంటే జంతువుల పేడ ఆహార వ్యర్ధాలు పంటలలో మిగిలిపోయిన వ్యర్ధాలు విటీలతో తయారు చేస్తారు బయో గ్యాస్తో వంట చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది అలాగే లైట్లు వెలిగించుకోవడానికి వివిధ అవసరాలకి ఉపయోగించుకోవచ్చు బయో గ్యాస్ వల్ల జనాలకి ఉపయోగమంటే శుభ్రమైన ఇంధనం బయో గ్యాస్ వల్ల ఇది పర్యావరణానికి హాని చేయకుండా ఉంటుంది కలుష్ గాలి కాలుష్యం అవకుండా కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగ పడుతుంది బయో గ్యాస్ ప్లాంట్ అంటే

ఎల్పిజి వంట గ్యాస్ కొనుగోలు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అదనంగా ప్లాంట్ నుంచి ఎరువు వల్ల పంటలకి చాలా ఉపయోగపడతాయి పంటలకీ అవి బయో గ్యాస్ ప్లాంట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రమైన ఇంధనం మరియు ఎరువు అలాగా సహాయపడతాయి ఇది మన మనుషుల జీవన శైలికి ఆర్ధిక పరిస్థితుల నుంచి అధిగమించడానికి ఉపయోగ పడుతుంది